జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు ఇవి అనగానే అర్థమయిపోయే మాటలు మనిషి జీవితంలో కంటికి కనిపించేది అనుభవంలోకి వచ్చేది అనుభూతిని కలిగించేది ఇలా ప్రతిదానినుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి వేటూరి ప్రభాకర్ శాస్త్రి నేదునూరి గంగాధరం బోదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధవివరణలతో సేకరించి ప్రచురించారు ఆంగ్ల భాషలో జాతీయము అన్న పదానికి ఐడియం అనే పదాన్ని వాడుతారు జాతీయం అనేది జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు ఉదాహరణకు చేతికి ఎముక లేదు అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అద్దం ఎముకలేని చేయి అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి కానీ ఈ జాతీయానికి అర్థం ధారాళంగా దానం ఇచ్చే మనిషి అని అనగా తరతరాల వాడుక వల్ల భాషలో కొన్ని పదాల వాడుక శిలా విశేషంగా గణిభవించింది కనుక భాషతో పరిచయం ఉన్నవారికి ఆ భాషలో ఉన్న జాతీయం అర్థం అవుతుంది